నా మొబైల్ బిల్లు పేమెంట్ చేయటం కోసం నేను పేమెంట్ సరిగ్గా పడుతుందో లేదో అని ఆలోచిస్తున్నాను నా మొబైల్ నెంబరు తొమ్మిది ఏడు రెండు ఒకటి నాలుగు ఐదు రెండు ఒకటి మూడు ఏడు ఈ నెంబర్కి పేమెంట్ చేయడానికి

సరిగ్గా పడుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను నా మొబై నా మొబైల్ నెంబర్కి ఒక విక్ ఎస్ మెయిలు పెట్టగలరా పేమెంట్ చేయటానికి సరిపోతుందా లేదా ఒకవేళ సరిపోతుంది అనుకుంటే నా మొబైల్కి పేమెంట్ చే చేయాలని అనుకుంటున్నాను